చదువు ద్వారా మన జీవితం బాగుపడుతుంది మనం పరిజ్ఞానం చెందుతాం మనం కొత్త కొత్త విషయాలను తెలుసుకుంటాం వాటి ద్వారా జ్ఞానం చెందుతాం చదువు మానవాళికి చాలా అవసరం చదువు లేనిది ఏదీ లేదు చదువు అనేది ఒక్క భాషలో కాదు అనేక భాషలలో మనం నేర్చుకుంటాం కుటుంబంలో ఒక్కరు చదివినా వారి కుటుంబం బాగుపడుతుంది కుటుంబంలో ఒక్క ఆడపిల్ల చదివినా ఒక దేశమే బాగుపడుతుంది అని పెద్దలు చెప్పారు చదువు ద్వారా మనకి ఉద్యోగం వస్తుంది ఉద్యోగం ద్వారా మనము డబ్బులు సంపాదించవచ్చు డబ్బులు సంపాదిస్తే మన కుటుంబీకులకు వాళ్ళకు కూడా మనము చదువుని పంచవచ్చు చదువు మనకు అనేకంగా అనేక రూపాలులో మనకు ఉపయోగపడుతుంది అనేక విషయాలను తెలియచేస్తుంది మనకు బలాన్ని పెంచుతుంది మనకి శరీరంమే కాకుండా ఈ పరిజ్ఞ విజ్ఞానాన్ని మనకి ప పొందచేస్తుంది చదువు వ్యక్తులలో చదువు వారు సంస్కారం

వాళ్ళు ఎంతో ఎదుగుతారు చదువు మనకి అనేక రూపాలు మనకు ఉపయోగపడుతుంది చదువు లేనిదే ఏదీ లేదు ఒక మనిషి తన ఇంటర్వ్యూ కోసం తను ఎంత చదివినా ఎంత చదివినా తను అర్థం చేసుకునే పలుకుబడిలో ఉంటుంది తను చెప్పే విధానంలో ఉంటుంది తను ఎంత చదువుకున్నాడు అని చెప్పి మనం ఇంటర్ మనం ఎంత చదివినా మనం సంస్కారవంతంగా ఉండాలి చదువు మనకు సంస్కారంతోపాటు జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది

వాళ్ళు ఎన్నో కష్టాలు అనుభవిస్తున్నారు అదే చదువుకున్న నేను మా కుటుంబాన్ని చాలా బాగా చూసుకుంటున్నాను చదువుకోవడం ద్వారా నేనే కాదు నా వచ్చే పోయే తరాలకు కూడా నేను బాగా చదువుకొని నా కుటుంబాలకు మంచి మంచి చదువును ప్రసాదించి వాళ్ళు కూడా మంచిగా చదువుకొని ఎదుటి వారికి సహాయపడే విధంగా కోరుతాను మనం చదువుకునేలో ఎన్నో ఎన్నో విలువలను నేర్చుకుంటాం చదువు ద్వారా ఎన్నో విలువలు నేర్చుకుంటాం కొన్ని విలువలు నేను మీతో

చదువు మనకు లేనిదే ఏది లేదు అందుకే మనం ఎప్పుడైనా సరే చదువుకోవాలి మనం చదువుకోకపోతే ఏమీ లేదు చదువు ద్వారా నేను చాలా నేర్చుకున్నాను ఎదుటివారితో ఎలా గౌరవించాలి అది చదువుకొని ఎదుటివారికి ఎలా పంచాలి చదువుని ఒకరు పంచడంలో ఎంత ఆనందం కలుగుతుంది అంటే అంత ఆనందం కలుగుతుంది నేను కూడా పెద్ద అయ్యాక చే నేను టీచర్ అయ్యి ఎదుటివారికి సహాయ పడే విధంగా నేను విద్యని ఒకరితో నేను షేర్ చేసుకోవాలని నేను చాలా ఆనంద పడుతున్నాను ఆత్రుతంగా వెయిట్ చేస్తున్నాను చదువు ఎంతోమందికి పంచాలి వాళ్ళు కూడా పరిజ్ఞానం చెందాలి అని వాళ్ళు కూడా ఎంతో మార్పు రావాలని వాళ్ళతో నేను కలుగుమెలుగు అవ్వాలని వాళ్ళు మంచిగా చదువుకొని వాళ్ళు కూడా వాళ్ళి వాళ్ళ పిల్లలకు వాళ్ళ పిల్లలకు నేర్పించి మంచి జ్ఞానాన్ని పొంది వాళ్ళు కూడా బాగుపడాలని కోరుకుంటున్నాను చదువు ద్వారా మనము మనిషికి ఎంతో బలాన్ని శక్తిని అందిస్తుంది మానసికంగా కాకుండా ధైర్యాన్ని బలాన్ని శక్తిని అందిస్తుంది తను ఎప్పుడు చదువు చదువుకోవడం చదువుకోవడం వల్ల ద్వారానా మనకి ధర్యాన్ని పోసి ఎలాంటి వారితోనైనా మనం ధైర్యంగా మాట్లాడవచ్చు భయం అనేది లేకుండా ఉంటుంది చదువు ఉంటే భయం అస్సలకే ఉండదు ఎంత వారితోనైనా మనం ధైర్యంగా మాట్లాడగలుగుతాం నేను చదువుకోకపోతే చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది ఒకరు చెప్పేది మనం వినిపించుకోలేము దాని ద్వారా మనకి చాలా సమస్యలు రాబడతాయి కానీ మనం చదువుకొని ఎదుటివారికి సహాయ పడితే చదువుతే మనం ఎలాంటి ఎలాంటి సమస్య వచ్చినా ధైర్యంగా

అందరూ బాగుపడతారు విద్య లేనిదే తిండి లేదు తిండి లేనిదే విద్య లేదు విద్య అనేది అందరిదీ అందరికీ చెందినది అందరూ దాన్ని సరిగా ఉపయోగించుకుంటే అందరూ జీవితాల్లో ఎంతో ఎత్తుకు ఎదుగుతారు జీవితంలో చదువు చదువు అనేది చాలా అవసరం చదువు లేనిదే ఏదీ లేదు చదువుకుంటేనే మన మనిషి బతక గలుగుతాడు చదువు అనేది చాలా గొప్పది అందరూ చదివి చదువుని పంచి అందరూ బాగుపడాలని కోరుకుంటూ ఇట్లు మీ కుమార్